నమస్తే నేను టూర్ ఏజెన్సీ ద్వారా ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నాను నేను చెప్పిన టైమింగ్కి లొకేషన్లో ఉంటూ డ్రైవర్ కోసం చాలా సేపు వెయిట్ చేస్తున్నాను కానీ ఇంకా డ్రైవర్ రాలేదు ఈ పరిస్థితి వల్ల మా ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాను అందుకే ఈ బుకింగ్ని రద్దు చెయ్యాలనుకుంటున్నాను దయచేసి రద్దు ప్రక్రియ పూర్తి చెయ్యడానికి మరియు రెఫండ్ విషయంలో సమాచారం ఇవ్వండి